మా ప్రాంతంలో అనుసరించే ప్రధాన మతపరమైన సాంప్రదాయాలు లేదా ఆచారాలు ఏమిటంటే ప్రార్ధనలు నైవేద్యాలు వేడుకలు తీర్ధయాత్ర మతపరమైన ఆచారాలతో ఒక భాగం ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించే విధానం అందరూ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం గణేష్ చతుర్థి అందరూ కలిసి స్టేజీలు ఏర్పాటు చేసి ఆ అయ్యే ఖర్చుని ముందే ప్లానింగ్ తోటి డైలీ ఒకవిధమైన అవతారంగా రోజూ అందరూ గేమ్స్ ఆడి ప్రైస్ మనీలు ఇచ్చుకోని అందరూ టెంట్లు వేసి అన్నదానాలు చేసి అప్పుడు పండుగను చాల ఆనందంగా అందరికీ ఉపయోగకరంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అలాగే చర్చీలో వచ్చేసి ప్రార్ధనలు వేరే వేరే దగ్గరకి వెళ్ళి అక్కడ ప్రార్ధన చేయటం కొత్తవాళ్ళని చర్చికి తీసుకురావటం వాళ్ళ సమస్యలు తెసులుకోని వాళ్ళకి ప్రార్ధన చేసి మంచిగా వాళ్ళకి ఆనందం కలిగిచ్చేటట్లు చేయటం కొత్తగా తీర్ధయాత్రలకి వెళ్ళటం అక్కడ నుంచి ఒక గుడికి అక్కడ నుంచి ఒక గుడికి అలా గుడ్లకి తిరిగి తీర్ధయాత్రలకి ఆనందంగా కొత్త ప్రదేశాలకి వెళ్ళి కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది తీర్ధయాత్రలకి వెళ్ళినవాళ్ళు అక్కడే ఒక పది రోజులు అట్లా స్టే చేయటం గుడ్లలోనే నిద్రచేయటం లాంటివి చాలా చాలా మంచిగా అక్కడ మంచి జరుగుతుందని భావించి అక్కడే నైట్లో నిద్ర గుడిలోనే ఉండి అట్టా ఒక నియమనిబంధనలతో చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు